నేను ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటే కనుక ఆస్ట్రేలియా వెళ్తాను ఎందుకు నేను ఆస్ట్రేలియాను ఎంచుకున్నానంటే ఆస్ట్రేలియాలో చూడడానికి చాలా చక్కని ప్రదేశాలు ఉన్నాయి వాటిలో ఆస్ట్రేలియా మొత్తం పచ్చదనంతో నిండిపోయి ఉంటుంది అనమాట పచ్చదనం పరిశుభ్రత అన్నట్టు ఆస్ట్రేలియా చాలా బాగుంటుంది అదే విధంగా ఆస్ట్రేలియాలో జంతువులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట నాకు ఇక ఎక్కడైనా చూడాలి అని జంతువులు చూడాలి అనుకుంటే ఆస్ట్రేలియాలోనే చూడాలని అనుకుంటాను అదే విధంగా రకరకాల పక్షులు ఉంటాయి అన్నమాట మొత్తం ప్రపంచంలో ఉన్న పక్షులన్ని ఆస్ట్రేలియాలో ఉన్నట్టు అనిపిస్తుంది అక్కడ అవన్నీ ఉంటాయి నేను కొన్ని సార్లు చూశాను కొన్ని సందర్భంలో ఫోన్లో వచ్చే ఫొటోస్ చూశాను అదేవిధంగా వీడియోస్ కూడా చూసాను చూడదగిన ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి అంటే ఆస్ట్రేలియా అని చెప్పి అన్నాను అందుకనే ఆస్ట్రేలియా చూడాలని నేను అనుకుంటున్నాను అన్నమాట